నేను నోట్బుక్ తీసుకోవాలి అనుకుంటున్నాను ఇంకేమేమి ఉంటాయి అండి మీ దాంట్లో

అది అట్లనే ఒక కొన్ని ఏ ఫోర్ షీట్స్ కలర్ పేపర్స్ కావాలి ఒక బండిల్ పర్లేదు డిస్కౌంట్ లేదా అవును అట్లనే ఓ కలర్ టేప్ ఒకటి

ఇంకొకటి ఆగండి నే అడిగి అడిగి చెప్తాను ఇది అట్లనే ఏదో ఉండాలి ఏంటమ్మా అది బుక్ బుక్స్తో పాటు స్కేల్ కూడా స్కేలు ఒక డబ్బా పెన్ బాక్స్ ఒక డబ్బా పెన్సిల్ బాక్స్ అంతే ఇంకేమి ఉంటాయి అండి అవును అట్లనే స్కెచ్ పెన్స్ స్కెచ్ పెన్స్ కావాలి అండి

స్కెచ్ పెన్స్ వరకు చాలు అండి ఇప్పుడు వరకు ఎంత అయింది అండి

ఇంకా అట్లనే ఏదో ఏమైనా టాయ్స్ లాగా ఉంటాయా అండి స్టేషనరీ పెన్సిల్ విత్ వెనక బొమ్మ లెక్క అవునా అయితే అట్లాంటివి ఓ రెండు ఇచ్చేసేయండి

ఒక అంతే రెండే

ఓకే అండి

అంతే అండి థ్యాంక్స్